క్యాబ్ డ్రై హలో క్యాబ్ డ్రైవరేనాండి క్యాబ్ బుక్ చే క్యాబ్ బుక్ చేసుకున్నానండి కొంచెం త్వరగా రండి ఆఫీస్కి లేట్ అవుతుంది

బెల్లం కొండ ఎస్బఐ బ్యాంక్ దగ్గర అండి